చెప్పండి సార్ సార్ అంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు సార్ నాకు అవును సార్ నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను సార్ వైస్ ప్రిన్సిపాల్ దగ్గర

అవును సార్ అవును సార్ నేను లీవేసినా కూడా ఫ్రెండ్స్ని కనుక్కుంటాను సార్ ఏదైనా అర్జంటంటే నెక్స్ట్ డే కాలేజ్కి వచ్చేస్తా ఉంటాను సార్ హెల్త్ బాగాలేదు అందుకే సార్ లేదంటే ఇంకేమి లేదు అవును సార్ అంటే హాస్పిటల్కి వేలూరుకి వెళ్తాం సార్ దానికి అప్ అండ్ డౌను అక్కడే ఉండాలి కొన్ని రోజులు ఇట్టా వాళ్ళు అడ్మిట్ చేసుకునేస్తారు ఉన్నట్టుండి వదలరు కద సార్ అందుకని రాలేకపోతున్నాను సార్

అవును కరెక్టే సార్ నేనింకా డైలీ వస్తాను సార్ ఓకే సార్ ఇంక డైలీ వస్తాను లేండి సార్

సరే సార్ ఓకే సార్ సరే సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ అవును సార్

ఓకే సార్

సరే సార్ చెప్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్